ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆరోగ్యం గురించి మాట్లాడితే అది రెండు విధాలుగా వర్తిస్తుంది ఆరోగ్యము మహాభాగ్యం ఎందుకంటే మనం ఏదైనా చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి ముందు అలాగే ఆరోగ్య విషయంలో ఆశ అశ్రద్ధ చేస్తే దాని పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి ఇప్పుడు మనం ఆరో ఉన్న పరిస్థితులు బాగా లేనప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తాము హాస్పిటల్లో కూడా రెండు రకాలున్నాయి ఎలా అంటే ప్రైవేట్ హాస్పటల్స్ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒకప్పుడు బాగా బాగా తక్కువగా చెప్పేవాళ్ళు అంత శ్రద్ధ ఉండేది కాదు వైద్యం దే చెయ్యడానికి పరికరాలు ఉండేవి కాదు ఈ రోజున పర్వాలేదనుకోవచ్చు అలాగే ప్రైవేట్ హాస్పిటల్ విధానానకి వస్తే చాలా వరకు ఈ రోజున ఆరోగ్యంకంటే వైద్యంకంటే డ డబ్బులే ముఖ్యంగా వ్యవహరిస్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్ కట్టి వాటిలో రెండొందల మంది స్టాఫ్ పెట్టి ఎక్కువ డబ్బులు ఇస్తేనే చెయ్యడం ఇలా ఒక బిజినెస్ లాగా తయారైపోయింది ఈ రోజున ఎందుకంటే మనం చూస్తే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో జరిగే దోపిడి అంతా ఇంతా కాదు కొన్ని హాస్పిటల్ల్లో మనం చూస్తే మెరుగైన వైద్యం ఉంటుంది అలాగే మ మెరుగైన పరికరాలు ఉంటాయి మిషన్లూ ఉంటాయి అవన్నీ డబ్బు కోసమే చేస్తున్నారు ఈరోజున పెద్ద పెద్ద హాస్పిటల్లు కట్టి జనాల ద్వారా జనాలు రాగానే దానికి లేని పోనివి ఉన్నవి లేనివి వారికి చెప్పి ఒక టెస్ట్ అయితే నాలుగైదు టెస్ట్లు రాసి వారిని భయభ్రాంతుల్ని చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు అలాంటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి అవగాహన లేనప్పుడు మనం మోసపోవడానికి చాలా వరకు అవకాశాలున్నాయి ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ల్లో కొన్ని కొన్ని విషయాల్లో మనం హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్ మీద అయితే పర్వాలేదు చూసుకోవచ్చు కానీ డబ్బులు కట్టే విషయంలో మ నం లక్ష రూపాయాలనుకుంటే అది రెండవ్వచ్చు మూడవ్వచ్చు ఇలాంటి విషయాలు మనం ప్రైవేట్ హాస్పిటల్లో తరచుగా చూస్తున్నాము ఎందుకంటే మనం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే మనకి ఏదో జరుగుతుంది మనకు జాగ్రత్తగా పేరుస్తారు అలాగే మనం గవర్నమెంట్ హాస్పిటల్కంటే చూ చూస్తారని తప్పక వెళ్తాము తప్ప ఒకప్పుడు బాగానే చేసేవారు కానీ ఏదో ఒక డబ్బులు డబ్బును ప్రైవేట్ హాస్పిటల్లో చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాయి ఎలా అంటే డబ్బులు కట్టకపోతే శవాన్ని కూడా బయటికి ఇవ్వడం లేదు డబ్బులు ఇస్తే అంత దారుణంగా తయారయ్యాయి ప్రైవేట్ హాస్పిటల్ వారికి డబ్బే ముఖ్యం మనిషి ప్రాణంతో సంబంధం లేకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఈ రోజుల్లో మంచి ఆరోగ్యం ఇస్తున్నారని మనము అనుకుని వెళ్తుంటే మనకు నిరాశే మిగులుతుంది అన్ని హాస్పిటల్లు అని చెప్పను కానీ కొన్ని హాస్పిటల్లు మాత్రం మేము చెప్పినట్టే వారిస్తున్నారు మనుషుల ప్రాణాలతో ఆడుపోవడం మనుషులని జీవితాాలని వ్యాపారంగా పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని విషయాల్లో అవయవాలు కావాలని అడిగినా వాటిని అమ్ముకోవడం కూడా జరుగుతుంది ఎక్కువ డబ్బులకి